యూజ్ చేస్తారు కానీ తెలుగు మనం ఉన్న ప్రాంతంలో ఒక్కటే యూజ్ చేస్తారు కాబట్టి మనం తెలుగుతో పాటు హిందీ నేర్చుకోవాలి ఇంకా హిందీ లేదా ఇంగ్లీష్ ఏదో ఒకటి నేర్చుకుని ఉండాలి మనం బయటకి వెళ్ళినప్పుడు ఏదైనా ఏదైనా అదే విదేశాల్లో వెళ్ళినప్పుడు ఇంకా ఏదైనా ప్రయాణిస్తున్నప్పుడు టూర్లు వెళ్ళినప్పుడు లేదా ఎక్కడికైనా అబ్రాడ్ వెళ్ళినప్పుడు చదువుకోవడానికి ఇంకా అక్కడ వెళ్ళినప్పుడు మనము సవాళ్ళను ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి మనకు తెలుగు భాషతో పాటు వేరే భాషలు కూడా నేర్చుకోవాలి